మేము ఫోటో లను చాలా విధాలుగా సవరిస్తు ఉంటాము ఇలా ఫోటో లను మెరుగుపరచడానికి మనకి ఇష్టమైన ఎడిటింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉంటాయి అయితే మనం సాఫ్ట్ వేర్ ద్వారా ఇలా ఫోటో లను మెరుగుపరచవచ్చు వేరే చోట్ల తీసిన ఫోటో లను మనం క్లీన్ గా బార్డర్స్ ఆ యొక్క ఫేస్ డీటెయిల్స్ పెంచుతు చాలానే చేయవచ్చు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీయవచ్చు ఇలా నేను వాడే ఎడిటింగ్ యాప్స్ లో సాఫ్ట్ వేర్ పరంగా అయితే నేను ఫోటో షాప్ ను ఉపయోగిస్తాను ఇంకా చాలా యాప్సే ఉంటాయి ఫొటో గ్రిడ్ ఫోటో షాప్ వన్ అని అలా చాలా యాప్స్ ఉంటాయి ఈ యాప్స్ ద్వారా నేను ఎడిటింగ్ చేసి మంచి అవుట్ ఫుట్ ఫొటోస్ ను బయటికి తీస్తాను ఎవరైనా సరే వీటిల ద్వారా కొంచెం అనుభవం ఉంటే ఎవరైనా చేయవచ్చు కాకపోతే మనం ముందుగా దాని గురించి మొత్తం నేర్చుకొని ఉండాలి అప్పుడే మనం ఫోటో షాప్ ద్వారా ఎడిటింగ్ అనేది బాగా చేయగలుగుతాము ఫోటో లను